ఈ సంవత్సరం మా చిన్న పాప పదవ తరగతి క్లాస్ అయిపోతున్నది

టెన్త్ క్లాస్ అయిపోతున్న సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ బర్త్డే ఫంక్షన్కు పిలిచి గ్రాండ్గా సెలబ్రేషన్ చెయ్యాలని అనుకుంటున్నాము అలాగే

ఫ్రెండ్స్ని మా ఇంటి దగ్గర బంధువులను మా సిస్టర్స్ మా అక్క బావలను అందరినీ పిలిచి ఎంతో గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ హాస్టల్లో హాస్టల్కు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మంచి పెద్ద ఎత్తున గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం మేము మంచి కొత్త ఆహార పదార్ధాలు

మంచి కరీస్ ఆర్డర్ ఇవ్వాలని మంచి రెస్టారెంట్కు ఆర్డర్ చేస్తూ చేసినాము

చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్ ఫ్రై ఫిష్ కరీ

కూరగాయల్లో సాంబారు చిక్కుడు కాయ కర్రీ బెండకాయ ఫ్రై మష్రూం కర్రీ ఆలు ఫై అలాగే స్వీట్స్లో కాజు బూందీ లడ్డు బాదుషా ఐస్క్రీమ్ బాదాం మిల్క్

ఆర్డర్ ఇచ్చాము మంచి సురభి గ్రాండ్ రెస్టారెంట్ చాలా బాగుంటుందని సురభి గ్రాండ్లో ఇవ్వడం జరిగింది స్పెషల్గా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్

పన్నీర్ బిర్యానీ అలాగే పాలక్ పన్నీరు

ఇష్టపడుతున్నారు అది కూడా ఆర్డర్ చేశాము వాళ్ళకెంతో ఇష్టం అన్నమాట అది ఆర్డర్ చేయడం జరిగింది ఆ పన్నీర్ బిర్యానీ వాటిలో మసాలా ఘాటు కూడా తక్కువ చేయకు

జరిగింది అలాగే మా ఫ్రెండ్స్ మంచి గుత్తి వంకాయ మసాలా వంకాయ కర్రీ చెయ్యరా బాగుంటుంది అని చెప్పేసి అనగానే గుత్తి వంకాయ కూర మసాలా గుత్తి వంకాయ కూర ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలాగే

రెస్టారెంట్లో రోటీలు

అలాగే చపాతి ఇవ్వడం జరిగింది మటన్ కర్రీలో మసాలాఘాటు తక్కువ వెయ్యమని చెప్పడం జరిగింది ఘాటు లేకుండా చూడమని చెప్పడం జరిగింది